నేనైతే ఫస్ట్ టైం నేను పెట్టిన ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటేనండి ఒక మంచి షర్ట్ ని అయితే నేను ఆర్డర్ పెట్టడం జరిగింది సో నేను ఆర్డర్ పెట్టిన తర్వాత అది నేను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాను అది ఫైవ్ సిక్స్ డేస్ కి అయితే ఆర్డర్ రావడం జరిగింది ఆర్డర్ వచ్చిన తర్వాత నేను ఎంతో నేనైతే ఎంతో డౌట్ గా పెట్టానండి ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఆర్డర్ పెట్టినప్పుడు ఒకొక్కసారి ఏంటంటే సైజు మారిపోయి రావడం లేకపోతే పెట్టిన ఆర్డర్ కాకుండా వేరే డిజైన్ పంపించడం ఇలాంటివి జరుగుతుంటాయి కదా సో వీటిలన్నిట్లో కూడా నేను అంటే కొంచెం దృష్టిలో ఉంచుకొని నేను ఆర్డర్ చేశాను ఎందుకంటే నెక్స్ట్ రోజే నేను ఆ షర్ట్ ని ఒక శుభకార్యానికి అయితే నేను వేసుకోవాలండి అందుకని చెప్పి నేను ఏం చేసానంటే ఆర్డర్ పెట్టాను ఫోర్ ఫైవ్ డేస్ కి వచ్చింది దాని నెక్స్ట్ డే నేను ఒక్క ఇంపార్టెంట్ మీటింగ్ కి నేను అటెండ్ అవ్వాలి సరే కదా అని చెప్పి నేను ఏం చేశాను అంటే ఒక ఫార్మల్ మంచి అంటే డిజైన్ ఉన్న షర్ట్ నైతే నేను పెట్టడం జరిగింది ఆ షర్ట్ అయితే ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత వచ్చిందండి వచ్చిన వెంటనే అది సరే వచ్చింది కదా ఆర్డర్ చూడ్డానికి చాలా బాగుంది సరే కదా ట్రైల్ వేద్దాం అని చెప్పి వెంటనే నేను అయితే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి వెంటనే నేను ఆ షర్ట్ ని అయితే వేసుకోవడం ట్రైల్ వేయడం జరిగిందండి నేను ఎంతో భయంతో అయితే నేను షర్ట్ వేసుకోవడం జరిగింది కానీ నిజంగా నేను ఆర్డర్ పెట్టిన షర్ట్ నిజంగా వర్తబుల్ అండి నేను పే నేను పే చేసిన ప్రతి రూపాయి కూడా అది న్యాయం చేసింది ఎందుకంటే ఫార్మల్స్ కంటే కొంత మందికి కాటన్ ఇచ్చేస్తారు లేకపోతే కొంతమంది అంటే రకరకాల టెక్స్టైల్స్ ఉన్నాయి కానీ నాకు ఈ ఈ క్లాత్ మాత్రం చాలా బాగా నచ్చింది అండి ఆ బటన్స్ కూడా ఏంటంటే బయట కనబడకుండా స్టిచ్చింగ్ వేసాడు అలాగే పాకెట్ కూడా ఏంటంటే చాలా నీట్ గా కరెక్ట్ గా చెస్ట్ దగ్గరికి అయితే పాకెట్ రావడం జరిగింది ఆ కాలర్ కానీ లేకపోతే ఫోల్డ్ హ్యాండ్ అది హ్యాండ్స్ దగ్గర ఫోల్డ్స్ కానీ చాలా నీట్ గా వస్తున్నాయండి సో షర్ట్ కూడా కరెక్ట్ గా ఫిట్ అయ్యింది షోల్డర్స్ దగ్గర నెక్స్ట్ అలాగే కింద ఆ షర్ట్ లెన్త్ కూడా కరెక్ట్ కరెక్ట్ గా ఉందండి సో నేను చాలా మంచిగా ఏతంచ హ్యాపీ గా ఫీల్ అయ్యాను చాలా పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది షర్ట్ మూలంగా సో నేనైతే ఇదే అండి నేను ఫస్ట్ ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ ద్వారా నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది ఇదేనని నేను చెప్పుకోగలను